సార్ ఇది ఆ ఏం సార్ నాకు ఇలా మ్యారేజ్ ఫంక్షన్ ఉంది ఇంట్లో ఆ ఒక కేసు ఎంత సార్ పడుతుంది వైన్ ఆ కింగ్ఫిషర్ ఏమేం ఉన్నాయి సార్ బ్రాండ్లు మీ దగ్గర

ఓకే సార్ ఎంత పడుతుంది సార్ ఇలా పది నుండి పదిహేను కేసులు కావాలి ఆ మ మళ్ళీ అలా పది కేసులు అంటే మీరే డెలివెరీ చేస్తారా ఆ నాకు రేపు ఈవెనింగ్ ఉంటుంది ఫంక్షను ఆ ఫంక్షన్కి మొత్తం పదిహేను కేసులు కావాలి మీరు నాకు అలా కింగ్ఫిషర్ ఒక పదిహేను కేసులు తెచ్చి ఇచ్చి అలా సాయంత్రము ఆరు గంటలకి అలా మీరు ఒక నాలుగు గంటలకంతా తెచ్చి ఇచ్చేయి గలరా ఆ అడ్వాన్స్ ఎంత ఇవ్వమంటారు స్పెసల్ స్టార్టింగ్కి ఆ మిగతా ఆ డబ్బులు ఇక్కడ వచ్చాక బల్క్ ఆర్డర్ ఇక్కడ వచ్చాక మళ్ళీ తీసుకుంటారా మీరూ ఆ ఓకే ఓకే ఆ మీరు పొద్దున్న పంపిస్తాము మా వాడిని అలా ఆ కేసులు చూపించేస్తే ఒకసారి మీరు కరెక్ట్గా పంపించేసారంటే ఆ అబ్బాయి వస్తాడు మీతోనే అవన్నీ వేసుకొనివచ్చి మీరు అలా నాలుగు గంటల లోపల ఇచ్చెయ్యాలి ఆ బావ అలా మీరు

ఆహా అదే ఇక్కడే ఆరెళ్ళ ఫంక్షన్ హాల్ ఉంది కదా ఆ అక్కడకి రావాలి ఒక పది ఆ పదిహేను తెప్పించేస్తే కేసులు సరిపోతుంది వేరే ఏమేమి ఉన్నాయి బా బ్రాండ్లు మీ దగ్గర అవి ఇవి కాకుండా వేరే ఏమైనా ఉన్నాయా ఆ అది ఎంతెంత పడుతుంది

ఆ అలా కాస్ట్లివి అయితే ఒక పది వేసుకోండి అది కావలసి ఉంటే కింగ్ఫిషర్ ఒక పదిహేను కేసులు వేసుకుని అవి కాస్ట్లివెను ఒక పది వేసుకోండి ఎందుకంటే కొంచెం విఐపిలు వస్తారు కదా వాళ్ళకైనా యూస్ అవుతుంది మరి అలా అదే నాకు కొంచెం విఐపిలు వస్తారు వాళ్ళకి వాళ్ళు కొంచెం కాస్ట్లివి కావాలి కాబట్టి వాళ్ళు కొంచెం వేసుకుంటే మీరు మిగతా వాళ్ళకి వచ్చేవాళ్ళు కావాలంటే పదిహేను కేసులు సరిపోతుంది కింగ్ఫిషరు అయితే అదే ఇచ్చెయ్యండి వీళ్ళకి ఇచ్చేద్దాము వచ్చేవాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స అంతా వస్తే వాళ్ళ సరిపోతుంది విఐపీలు కొంత మంది వస్తారు వాళ్ళకి కొంచెం కాస్ట్లీ వైన్ కావాలి బాటిల్ చూసి చెప్తే మీరు రేటు ఆ సరేలే బావ విఐపీలు వస్తారు కదా కొంతమంది వాళ్ళ కోసము కొంచెం కాస్ట్లీగా ఉంటే బాగుంటుంది నాకది అలా అదీను అదొక పది తీసుకొండి మళ్ళీ ఈ కింగ్ఫిషరు బీరు మాత్రము ఒక పదిహేను తీసుకుంటే సరిపోతుంది బావ నాకు కరెక్ట్గా రేపు నాలుగు గంటల లోపు అయితే ఇచ్చేస్తారు కదా ఆ మీకు నేను కరెక్ట్గా ఇప్పుడు కొంచెం సేపట్లో ఆ ఫోన్ కట్ చేసిన వెంటనే పేమెంట్ చేస్తాను అడ్వాన్స్ పంపించేస్తాను మీరు అలా నాలుగు గంటలకి అలా పంపించెయ్యండి బావ అలా ఆ ఓకే సార్

ఆ ఓకే బావ ఓకే బావ సరే ఓకే బావ అయితే రేపు తెల్లవారుతూనే పంపిస్తానులే బావ మా వాడిని ఓకే బావ థ్యాంక్స్ బావ